విశాఖపట్నంలో చాలా వరకు పర్యాటక ప్రదేశమని చెప్పవచ్చు ఆ పర్యాటక ప్రదేశంలో కొన్ని కొన్ని నేను వెళ్ళి నాకు నచ్చిన ప్రదేశాల్లో మణికొండ బీచ్ సోరీ గంగవరం బీచ్ అండి గంగవరం బీచ్ చూడడానికి అది ఫోర్ట్ ఏరియా అయినా పర్యాటక ప్రదేశం కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది వ్యూ కొండపైకి ఎక్కి ఆ వ్యూ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇంకొకటి కైలాసగిరి కైలాసగిరి వెళ్ళినప్పుడు అక్కడ పార్కు ఆహ్లాదకరమైన వాతావరణం రోప్వేలో పైనికి వెళ్ళడం ఇలాంటివి చాలా బాగా అనిపించాయి వైజాగ్లోనే ఇంకొకటి సాయి మందిర్ సాయి మందిర్ ఒకటి కూడా చాలా బాగా నచ్చింది